ప్రజలు ఎక్కువ ఏ చోటులు ఇష్టపడతారు అంటే మా దగ్గర అయితే మా ప్రాంతంలో ప్రజలు అయితే ఎక్కువ తీర్ధయాత్రలకి వెళతారు ఎందుకంటే అక్కడ మొక్కులు ఉంటాయి కదా పెట్టడానికి దేవుళ్ళు ఆ మొక్కులు తీర్చడానికి వెళతారు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఒక కోరిక కోరుకున్నాము అనుకో ఆ కోరిక నెరవేరితే అక్కడికి వెళతారు అన్నట్టు మొక్కడానికి ఆ కోరిక నెరవేరిందని ఆ స్వామికి ఆ మొక్కు చెల్లించుకుంటారు ఎలా అంటే ఇట్లా గుండు చేయించుకోవడం కానీ కొన్ని కానుకలు ఇవ్వడం కానీ ఏదైనా ఒకటి చేసి అలా నెరవేర్చుకుంటారు ఇప్పుడు ఎలా వెళతారంటే అక్కడ తీర్థయాత్రలకు ఒకటి ఉంటుంది ఎక్కువా ఏ ఎక్కువ వెళ్ళేది ఎక్కడికంటే వేములవాడ వేములవాడా అను కొండగట్టు అక్కడికి వేములవాడకి వెళ్ళాలి అంటే ఫ ముందు మనం ఒకా ఒక దేవున్ని చేయాలి బద్దిపోశమ్మ అని ఉంటుంది దాన్ని చేసి అప్పుడు చేసినప్పుడు అందరు వస్తారు అక్క అందరు చుట్టాలు అందరూ వచ్చి ఆ దేవున్ని పూజిస్తారు పూజించిన పూజించాకా ఒక గొర్రె ఉంటుంది ఆ గొర్రెను తీసుకువచ్చి దాన్ని మొక్కీ దానికీ కొన్ని కళ్ళూ నీళ్ళు అనేవి చక్కర నీళ్ళూ నోట్లో పోయాలి పోసినపుడు అందు పోస్తే పోస్తే వాళ్ళు కోరుకుంటారు కదా ఆ కోరిక మంచి ఇట్లా నెరవేరుతుంది అన్నట్లయితే అది ఇలా జడితి ఇస్తుంద ఇవ్వకపోయింది అనుకో ఇంకా కాసేపు అలానే వెయిట్ చేస్తూ ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ అలా మొక్కుతూనే ఉంటారు అలా మొ అలా మొక్కాక ఆ దేవునికి మంచిగా అనిపించిందనుకో అప్పుడు గొర్రె అనేది జడితి ఇస్తుంది జడితి ఇచ్చినప్పుడు ఇక మొక్కడం అయిపోయింది కదా అనే అని అక్కడే దేవుని దగ్గరే అక్కడ పెట్టి గొర్రెను కోస్తారు కోసి మొక్కీ ఇక తీసుకపోయి దాన్ని ఇక వంట వండుతారు ఎందుకంటే ఇక ప్రత్యేకమైంది కాబట్టి అందరు చుట్టాలు అందరూ వస్తారు వచ్చి ఇక అది అంత చేస్తారు ఇక పట్నాలు వేసుకుంటరు ఇంకా పట్నాల అప్పుడు అయితే ఇంకా ఒకళ్ళు అయితే కథలు చెప్తారు చుట్టాలు అందరూ వస్తారు బట్టలు పెడతారు వాళ్ళకు పైసలు ఇస్తారు పైసలు పెడతారు వాళ్ళకు కథ చెప్తుంటారు ఒక గంట రెండు గంటలు ఆ కథని వినుకుంటూ ఉంటారు ఇక అందరు మంచిగా మంచి సంతోషంగా ఉంటారు వింటారు అందరు కలుసుకుంటారు కాబట్టీ అక్కడికి వెళ్ళాలని అని అందరు అనుకుంటారు ఇక ఇది అంతా అయిపోయ్యాక ఇక సాయంత్రం అయ్యాక ఈ ఒక ట్రాలీ ఇట్లా ఏదైనా ఒకటి మాట్లాడుకొని అందరు కలిసి ఇక పోనీకి తయారవుతుంటారు ఎట్లా పోతారంటే ఇక పోవాలి అంటే ఎదో ఒకటి చేయాలి కదా గంజులూ ఈ కట్టెలు అవన్ని సర్డుతారు ఒకదానిలోకి సర్దాక ఇక తిని తినడము అయిపోయాక ఇక మొత్తం అన్నీ సర్ది అక్కడ కూర్చుంటారు ఇక కూర్చున్నాక ఇక స్టార్ట్ ఇక మొదలుపెడతారు ఇక పోవడం ఎట్లా అంటే ఇక పోయే ముం పోతా పోతారు ఇక ఇక పోయే పోయేటప్పుడు అన్నీ పట్టుకుపోవాలి మనం ఇక్కడి నుంచే గంజులు కానీ కట్టెలు కానీ ఏవైనా కానీ ఇక బట్టలు క్రొత్త క్రొత్త బట్టలు పెడతారు దేవునికి అక్కడ పెట్టానీకి అవన్నీ ఉంచుతారు అట్లా ఉంచిన అట్లా ఉంచాలి అవన్నీ పెట్టాలి అప్పుడు మనకు ఇక అవన్నీ దేవునికి మొక్క మొక్కు చెల్లించడానికీ ఇంకా జాకెట్ ముక్క కానీ చీరా ఇక లేకపోతే ముక్కుపుడక వెండిది చెవుల కమ్మలూ ఈ కళ్ళు చేయిస్తారు దేవుళ్ళకు అట్లా వేయించి తీసుకొనిపోతూ ఉంటారు పోయినా ఆడికి పోయాక ఈ ఒక దగ్గర ఆడికి పోనికి ఒక రెండు మూడు గంటలు పడుతుంది అక్కడికి పోయాక ఆడికి పోగానే ఒక రూమ్ తీసుకుంటారు అన్నమాట ఒక గది ఇక ఏర్పాట్లు చేయాలి కదా అక్కడ అక్కడ ఉంటారు వాళ్ళు కిరాయి ఇవ్వడానికి వాళ్ళు అందరూ కలిసి ఒకటి కిరాయి తీసుకొని అక్కడ రూమ్ అక్కడ ఉంటారు ఇక అందులో ఆడికి పోయీ ఆ రాత్రి అక్కడ పడుకొని పొద్దు పొద్దున్నే నాలుగు గంటల వరకు లేచి డైరెక్ట్ ఇక లే లేవగానే వెళతారు తీ అక్కడ తీర్థంకి ఆడికి పోతే అక్కడ ఒకటి కోనేరు ఉంటుంది ఆ కోనేరు పెద్దగా ఉంటుంది ఆ కోనేరులో మొత్తం నీళ్ళే ఉంటాయి ఈ దిగడానికి మెట్లు అనేది ఉంటుంది ఆ మెట్లమీదకి వెళ్ళి దిగీ ఇక అక్కడ మనం స్నానం చేయాలి అక్కడ మునగాలి ఆ మునిగే ముందూ మన ఒక కోరిక మొ కోరుకొని ఇట్లా వెనకకి తిరిగీ ఆ కోరిక కోరుకొని రూపాయి బిళ్ళనూ ఆ నీళ్ళలోకి విసిరేయలి విసిరేసాక ఈ తిరిగీ మళ్ళీ ఆ కోనేరులోకి దిగి ఆ స్నానం చేయాలి ఇట్లా మునగాలి ఐదు ఆరు సార్లు మునిగి మునిగాక మొత్తం తడవాలి ఇక మొత్తం తడిసాక పైకి ఎక్కాక మళ్ళీ పసుపు కుంకుమ అవన్నీ వేసి ఆ కొబ్బరికాయలు వేసి ఆ కొబ్బరికాయలు కొడతారు ఆ కొబ్బరికాయల కొట్టిన వాటిల్లో నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళలోనే వేస్తారు అట్లా వేస్తే మంచిది అన్నట్టుగా స్నానం చేసి ఇక పైకి వస్తారు అవన్నీ పనులు చేసాక పైకి వచ్చాక ఇక దేవున్ని మొక్కడానికి పోవాలంటే ఇక చాలా కష్టం చాలా టైం పడుతుంది ఎందుకంటే అందరు వస్తారు కదా మొక్కడానికి ఇక అందరు అదే టైములో వస్తారు కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది ఎట్లా అంటే మళ్ళీ ఇక లైన్లు కడతారు ఇట్లా మధ్యలో అవి ఉంటాయి ఇట్లా బొంగులు లెక్కా బొంగులలో లైన్లు కడతారు ఆ లైన్లు కట్టిన వాటిలోకెళ్ళి పోవాలి మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా దర్శనం చేసుకుంటారు ఇక అట్లా ఒకొక్కరు పోయాక ఇక లోపలికి పోయాక ఇట్లా అవన్నీ ఉంటాయి ఇక మంచిగానే ఉంటుంది ఇక ఆ దేవున్ని కూడా ఎక్కువ సేపు చూడనీయరు కొద్దిసేపే ఇట్లా మొ మొక్కీ అక్కడ ఉంటుందా బొట్టు పెట్టుకొని ఆ బొట్టు పెట్టుకున్నాక అయ్యగారికి పైసలు ఇచ్చి ఆ మొక్కు పెట్టుకొని ఆ తీర్ధం పెట్టాక మనం మనకూ మంచిగా అనిపిస్తే అక్కడ కోరికలు నేరివేరాయి కాబట్టి ఆ హుండీలో పైసలు వేయడం కానీ ఇక బయటకి వచ్చి ఇక్కడ ఆవులు ఉంటాయి కదా కోల్లాగ అంటారు వాటిని ఆవులను తీసుకొని కొనుక్కోవాలి ఆ ఆవులను కొని మళ్ళీ వాటిని పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతారు అట్లా గుడి చుట్టూ తిరిగి ఉన్నా మన కుటుంబ సభ్యులు అంతా ఇట్లా అంతా ఇక పట్టుకొని తిరుగుతారు అట్లా తిరిగాక ఇక కొల్లాగా మళ్ళీ ఇంకొకరు తీసుకుంటారు తీసుకుంటారు అట్లా ఇక అట్లా అందరు చేస్తూ ఉంటారు అట్లా ఈ తిరిగితే మంచిది ఇక ఆవునిదీసుకొని అట్లా పోయాక మళ్ళీ వచ్చి బొట్లు పెడతారు అక్కడ దేవుళ్ళు అట్లా బొట్లు పెడితే మనం పైసలు ఇవ్వాలి ఆ పైసలు ఇచ్చాక మనం ఇంకా ఏం చేయాలంటే పోతాము కదా పోయి దేవుని మొక్కాక ఇట్లా ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం కాడ కొబ్బరికాయలు కొట్టడం కానీ మొక్కడం కానీ ఇంకా ఎన్ని ఎన్ని అంటే తీ తీ తీరుల దేవత దేవుళ్ళు ఉంటారు ఇట్లా శివుడూ శివుడు శివలింగం ఆ విగ్రహాలు ఆ హనుమాన్ ఇవన్నీ విగ్రహాలు ఉంటాయి ఇక అవన్నింటికి మొక్కుతారు మొక్కాక ఇక ఫోటోలు దిగుతారు అట్లా అట్లా దిగాక ఇక పోయి ప్రసాదం తీసుకుంటారు తీర్ధం ఇవన్నీ తీసుకుంటారు తీసుకొని ఇక మనం ఇక దేవుని మొక్కులు అయిపోయాయి కదా మొక్కులు అయిపోయాక ఇక అక్కడ మన కోరిక నెరవేరుతుంది నెరవేరుస్తారు కదా ఎట్లా అంటే మనం ఈ కోరిక నెరవేరిస్తే ఏ గుండు చేసుకోవడం కానీ ఐదు కత్తెరలు ఇవ్వడం కానీ అని కోరుకుంటారు పోయి అట్లా గుండు చేసుకునేవాళ్ళు చిన్నపిల్లలు అయితే ఇక గుండు చేసుకుంటారు పెద్దవాళ్ళు కోరుకుంటే ఐదు కత్తెరలు ఇస్తారు అట్లా ఇచ్చాక పోయి మళ్ళీ వెనకకి వచ్చాక ఇక కిందికి పోతా ఉంటే ఇక మంచిగా ఉంటుంది మొత్తం ఇట్లా చూడనీకి దేవుడి గుడి ఇక మంచిగా అనిపిస్తుంది అక్కడ ఉంటే ఇక ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక భక్తులు అందరూ ఎక్కువ ఉంటారు కాబట్టి తిరగాలనిపిస్తూ ఉంటుంది ఇక ఇక అక్కడ ఉంటే జాతర ఇంకా బద్దిపోశమ్మ ఉంటుంది బద్దిపోశమ్మ గుడి కాడికి పోయి అక్కడ దిరిగి అక్కడ మొక్కులు పెట్టి మళ్ళీ లోపల పోయాక కోడిని కోసి ఇది అంతా చేస్తారు అది అంతా మళ్ళీ అక్కడ ఏ గొర్రెనైనా కోడినైనా కోస్తారు అందులోకి లోపలికి పోవాలంటే ఇంకా చాలా కష్టం చాలా లైన్ ఉంటుంది అక్కడికే దేవుని మొక్కాలంటే చూన్నీకి అది అంత లైన్ కట్టి పోవాలి అట్లా ఒక్క రోజు మొత్తం పడుతుంటుంది ఇవన్నీ మొక్కులన్నీ అయిపోయాక తిన్నాక ఇక అందరు వచ్చి ఇక మళ్ళీ బోనం వండుకొని అవన్నీ పట్టుకొని పోతా అంటారు ఇక ఇక అక్కడ ఉంటారు కదా వాళ్ళు అందరూ అందరు అదే పని చేస్తారు ఈ పో పోతుంటే ఇక బయటకి వెళ్ళాక పోయి మనము ఏం చేయాలి అంటే ఇక మొక్కులు పెట్టడం అయిపోగానే క్రిందికి పోయి మన రూంలోకి పోయి మన యొక్క కోడిని అది అంతా కోసుకొని అది తిని కొంచెం ఇక మన అప్పటి వరకు ఒక్క పొద్దు ఉంటాము కదా ఒక్క పొద్దు విడిచాక అక్కడ ఉండి మెల్లగా ఎక్కువసేపు అట్లా విశ్రాంతి తీసుకొని అంత తిరుగుతాము కదా మొత్తం ఇక మనకి ఎట్లా ఉంటుంది అంత విశ్రాంతి తీసుకొని వస్తాము ఇక ఇక కాసేపు పడుకున్నాక ఇక మళ్ళీ ఇక తిరుగుడు తిరుగుడు మొదలుపెడతారు ఇక ఎట్లా అంటే ఇక అక్కడ బొమ్మలు ఉంటాయి కదా తీర్థము అనగానే ఇగ అక్కడ బొమ్మలూ అవన్నీ చూస్తారు ఇక అయి ఏవి ఎట్లా అనేది టెడ్డీబేర్లు కానీ మన ఆడుకునే డప్పులూ చిన్న చిన్న బొమ్మలూ గాజులు ఇక అమ్మాయిలు అంటే ఎక్కువ గాజులే కొనుక్కుంటారు టెడ్డీబేర్లు కొనుక్కుంటారు ఇంకా ఈ గాజుల కాడికి పోతారు ఒక్కొక్క ఒక్కొక్క కాడ ఒక్కొక్క తీరు ఒక్కొక్క రేటు ఉంటా ఉంటుంది ఇక ఆ గాజుల కాడికి పోయి ఆ గాజులు కొనుక్కుంటారు ఆ గాజులు కొనుక్కొని ఇంకా అక్కడ నెమలి ఈకలు ఉంటాయి ఉంగరాలు ఇక కొబ్బరికాయలకు ఇక అన్ని వస్తువులకు బాగా రేట్ ఉంటాయి ఇక కానీ ఇక ఆడికి పోతాము కాబట్టి మనం ఏదోకటి తీసుకోవాలి మళ్ళీ ఎక్కడ అంటే ఆడికి పోతా అంటే కారా బాదుషా లడ్డూలూ జిలేబీలు అవన్నీ అక్కడ దొరుకుతాయి ఇక అవన్నీ కొంటారు ఇక అక్కడికి పోయాక అవన్నీ కొనుక్కొని మళ్ళీ తీసుకొని వస్తూ ఉంటారు ఇక మనకేమేం వస్తువులు లేవు ఇంట్లోకీ అవన్నీ తీసుకొని వస్తారు కొనుక్కొని ఇక అక్కడ అందరు కుటుంబం అంతా కలిసిపోతారు కాబట్టీ అది మంచిగా అనిపిస్తుంది ఇక తీర్ధయాత్రలు అంటే వేములవాడ కానీ కొండగట్టు కానీ ఇక జాతరలు సమ్మక్క సారక్క జాతరలు వీటికి ఎక్కువ పోతారు ఇక వేటిని ఇష్టపడరు ఎక్కువ వీటినే ఇక అట్లా అట్లా తిరుగుతుంటారు ఇక మొత్తం జాతర అంతా తిరిగి చూసాక ఇక అప్పుడు మళ్ళీ వచ్చి కొంచెం తిని ఇక మళ్ళీ అప్పుడు వెనుకకి మన ఇంటికి మనకి అప్పుడు బయలుదేరుతారు ఇక ఎప్పుడు అంటే ఇక వచ్చేసరికి రాత్రి ఒకటి కానీ రెండు కానీ అట్లా అవుతూ ఉంటుంది ఇక అక్కడ చాలా చూనీకి మంచిగా అనిపిస్తాయి ఇక నీళ్ళు ఉంటాయి కదా ఆ కోనేరులో అందులో దిగీ ఆడుకుంటూ ఉంటారు ఇట్లా ఈత కొడతారు ఇక కొబ్బరికాయలు కొట్టుకుంటూ తినుకుంటూ ఇంకా ఆడ బెల్లం పంచుతారు బెల్లము ఆడ చాలా ఆవులుంటాయి ఇక ఆవులన్నింటినీ చూసుకుంటూ ఉంటారు ఇక వీటిని వాటన్నింటినీ చూస్తూంటే మనకు ఇక సంతోషంగా అనిపిస్తాయి కదా మొత్తం ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే ఎక్కువ తీర్థయాత్రలకి పోనీకి ఇష్టపడతారు ఎవ్వరు కానీ